మొక్కలు పెంచడం వల్ల చాలా ఉపయోగం ఉంది వ్యాధులను నివారించవచ్చు కలబంద మొక్క వీటి నుండి వచ్చే జల్లును వివిధ రకాలుగా ఉపయోగిస్తారు ఈ మొక్కకు వెలుతురు అవసరం లేదు ఎక్కువగా మరియు వెలుతురు లేకపోయినా పెరుగుతుంది ఈ మొక్క వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి ఆరోగ్యాన్ని కూడా చాలా విధాలుగా ఉపయోగపడుతుంది రాను రాను మొక్కలు తగ్గడం వల్ల ప్రాణవాయువు శాతం రాను రాను తగ్గిపోతుంది కార్బన్ డయాక్సైడ్ ఎక్కువ అయ్యి ఆక్సిజన్ శాతం తగ్గేసరికి మనుష్యులు మందంగా మబ్బుగా

జీర్ణక్రియ కూడా మెరుగ్గా పనిచేస్తుంది తులసి మొక్క ఆకులతో తేనె తాగడం వల్ల కిడ్నీలకు ఎంతో ఉపయోగకరము తులసి ఆకుల వల్ల చాలా ఉపయోగాలు ఉన్నాయి తులసి ఆకులు ఎన్నో అనారోగ్య అనారోగ్య సమస్యల బారి నుండి ఉపశమనం కలిగిస్తుంది కావున తులసి మొక్కలను పెంచడం చాలా ఉపయోగకరం వేప చెట్టు వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయని శాస్త్రాలు చెప్పు చెప్పుతున్నాయి ప్రకృతి ప్రసాదించిన చెట్లలలో ఇది కూడా ఒకటి

తీగ మొక్కలను పెంచడం కూడా చాలా అవసరం తీగ మొక్కలను చాలా జాగ్రత్తగా పెంచాలి తీగ మొక్కలు సన్నగా ఉంటాయి కనుక మనం వాటిని తోడుగా మనం వాటికి అల్లికతో ఉంచాలి ఎక్కువగా కలబంద మొక్క దీర్ఘకాలికంగా ఉన్న మొండి మచ్చలను కూడా రూపు మార్పిస్తుంది అలోవెరా గుజ్జు రసం చర్మాన్ని యవ్వనంగా అందంగా ఉంచుతుంది మొటిమలకు చక్కటి పరిష్కారం కూడా ఇస్తుంది ప్రతిరోజు అంగుళం పొడవు ఉన్న అలోవెరా మొక్క తింటే జీర్ణకోశ సమస్యలకు నివారిణిగా పని చేస్తుంది అందుకే కలబంద మొక్కను పెంచుకుం పెంచుకోవాలి కలబంద మొక్క వలన చాలా ఉపయోగాలు ఉన్నాయి తిప్పతీగ వల్ల కూడా చాలా ఉపయోగాలు ఉన్నాయి తిప్పతీగ ముక్క చాలా మంచిది ఆయుర్వేద అంశాలను వెలుగులోకి తెచ్చింది తిప్పతీగ వైరస్ ప్రభావంతో ప్రతి ఇల్లు ఒక ఆయుర్వేద వైద్యశాలగా మారిపోయింది అంటే అతిశయోక్తి కాదు దీంట్లో ఉన్న ఔషధ గుణాలు అంటూ వ్యాధులను అధికమించే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి తిప్పతీగ రోగ నిరోధక శక్తిని పెంచడంలో తిప్పతీగ కీలకపాత్ర పోషిస్తుంది దీర్ఘకాలిక వ్యాధుల నివారణకు ఉపయోగపడుతుంది తిప్పతీగ ఆకుల తినడం వల్ల క్రమేపి కీళ్ళనొప్పులు తగ్గుతాయి క్రమేణా ఎముకల వ్యాధులను నివారిస్తుంది కాలేయానికి మద్దత్తు ఇస్తుంది కావున ఇలాంటి ఉపయోగం ఉండడం వలన తీగలను కూడా పెంచుకోవాలి

అతిబల మెంతి వంటివి ఎన్నో రకాలు ఉన్నాయి వాటిని పెంచుకోవాలి మొక్కలను పెంచడం వలన మంచి గాలి స్వచ్ఛంగా మనశ్శాంతిగా ఉంటారు మంచిగా మంచిగా ఆనందాన్ని ఇచ్చే వాతావరణం కలిగిస్తుంది పూల మొక్కలు పళ్ళ మొక్కలు మరియు కూరగాయ మొక్కలు లాంటివి మొక్కలను పెంచడంతో పాటు ఆయుర్వేద మొక్కలను కూడా పెంచాలి మన ఇంట్లో జలుబులకు వ్యాధులకు జబ్బులకు నివారించవచ్చు మనమే గోరింటాకు వల్ల కూడా చాలా

నివారించుకోవచ్చు కావున కలబంద ఆయుర్వేదం గోరింటా తిప్పతీగ వేప లాంటి మొక్కలను పెంచుకోవడంతో పాటు అనేక రకాల మొక్కలను పెంచుకోవాలి